చెప్పండి ఎవరు ఓకే పేరేంటండీ

ఎన్ని డేస్ అండీ కావాలి టెన్ డేసా మేడం యూనిట్ ఎగ్జామ్స్ ఉన్నాయి అన్ని డేస్ ఎట్లా అన్ని డేస్ అయితే అవదండీ ఒక ఫైవ్ డేస్ ఫోర్ డేస్ అయితే ఇవ్వగలం కానీ మరీ టెన్ డేస్ అంటే కష్టం అండీ ఎగ్జామ్స్ ఉన్నాయి మొక్కున్నా సరే అండీ మీ అబ్బాయి అసలు ఏం చదవడు డల్ స్టూడెంట్ అసలు లాస్ట్ టైం మార్క్స్ కూడా చాలా తక్కువగా వచ్చాయి ఇంటి దగ్గర చదివిస్తాంలే అంటే మరి తర్వాత మీరు మమ్మల్ని వచ్చి కదా అడుగుతారు కదండీ మీటింగ్ అయినప్పుడు ఎందుకు మీ అబ్బాయి మేము ఈవెనింగ్ పూట ట్యూషన్ పెడతామండీ ఆ ట్యూషన్కి పంపించండి వన్ అవర్ దానికి ఒక ఎక్స్ట్రా మనీ అవుతుందండీ ఫైవ్ హండ్రెడ్ ఓకే అండీ అయితే మేము ఫైవ్ డేస్ కయితే లీవ్ ఇస్తాము టెన్ డేస్ అయితే అవదు అయితే మీకు టెన్ డేస్ లీవ్ ఇస్తాము మీ అబ్బాయి ఎగ్జామ్స్ ఏవి రాయకపోయినా మాకు సంబంధం లేదండీ రాయిస్తాం ఎగ్జామ్స్ రాయిస్తాం అన్నీని వాళ్ళు బాగా రాయకపోతే మాకు సంబంధం లేదు అని చెప్తున్నాం మీరొచ్చి మమ్మల్ని అడగకూడదు మరి మేము చూస్తన్నాం భయం చెప్తున్నాం మీరిలా ఊళ్ళు తీసుకెళ్తే ఇంకేం చెప్తాము చెప్పండి

సరే అండీ అయితే వచ్చేటప్పుడు మీ అబ్బాయితో లీవ్ లెటర్ పంపించండి సరే అండీ ఉంటా అండీ